మన దగ్గర చాలా వివాదాలు ఉన్నాయి కులవి కుల వివాదం జాతి వివాదం ప్రాంత వివాదం ఇలా చాలా ఉన్నాయి వీటన్నిటిని మనం పోగొట్టాలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రజాస్వామ్యపు విలువలు వాళ్ళకి తెలియజేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం వివిధ సముదాల మధ్యమన విబేధాన్ని ఉద్రిక్తతలను కనుగొని వారి మధ్య ఐక్యమత్యాన్ని నింపి వారితో ఎలా వారు వారితో ఎలా మెలగాలి ఎలా ఉంటే మన సమాజానికి ఉపయోగపడుతుంది ఇలాంటి వాటిని మనం ఎలా దూరంగా పెట్టలేని చర్యలు విధంగా చర్యలు తీసుకుంటే చాలా మంచిది అలాగే తీసుకొని చర్యలు చేపడుతుందని నేను నమ్ముతున్నాను